హలో భీమాస్ రెస్టారెంటా అండి అదేనండి నా ఆర్డర్ మీరు కొంచెం తీసుకోండి నాకు మమోస్ ఒకటి ప్యాక్ చేయండి ఇంకొకటి ఏంటంటే షవర్మా ఒకటి చేయండి చికెన్ నూడిల్స్ ఒకటి అయితే నాకు మమోస్లో రెడ్ కలర్ చట్నీ మైనస్ కొంచెం ఎక్కువ వేయి వేసి వెయ్యండి అలాగే ఇంకొకటి ఏంటంటే కొంచెం వేడిగా ఉండేలా చూడండి మమోస్ ఇంకొకటి షవర్మాలో కొంచెం పైన టాపింగ్ కోసం కొంచెం పెప్పర్ పౌడర్ కొంచెం చల్లండి ఇంకొకటి ఏంటంటే మైనీస్ కొంచెం ఎక్కువ వేయండి దానికదే టేస్ట్గా ఉంటుంది మయనీస్ సాస్ ఉంటుంది కదా అందులో కొంచెం సాల్టీ సాస్ అనేసి కొంచెం ఉంటుందండి అంటే ఎక్కువ స్వీట్నెస్ కాకుండా సాల్టీగా ఉంటుంది మైల్డ్ స్వీట్నెస్ వస్తుంది ఆ సాస్ మీరు దాని మీద వేయండి ఇంకొకటి ఏంటంటే బాగా వేసేయకండి జస్ట్ అటు వైపు ఇటు వైపు అలా వేసిన తర్వాత టాపింగ్ కోసం కొంచెం పెప్పర్ పౌడర్ చల్లితే చాలా బాగుంటుంది అండి అలాగే ఇంకొకటి ఏంటి చికెన్ నూడిల్స్లో అయితే నండి ముఖ్యంగా కొంచెం వెజ్జీస్ కొంచెం ఎక్కువ వేయండి అంటే మీరు ఎలాగో వేస్తారు కదా చికెన్తో పాటు కొంచెం వెజ్జీస్ ఎక్కువ వేస్తె తినడానికి బాగుంటుంది విత్ టమాటో సాస్ కంపల్సరీ ఇవ్వండి ఇంకొకటి ఏంటంటే రెడ్ కలర్ చట్నీ ఉంటుంది కదండీ మిర్చీ చట్నీ అది మీ హోటల్లో చాలా ఫేమస్గా ఉంటుందని నేను తెలుసుకున్నాను అది కూడా నేను ఒకసారి తిన్నాను అది కూడా చాలా బాగుంటుందండి కంపల్సరీ ఈ మూడు ఐటమ్స్ మాత్రం బాగా ప్యాక్ చేసి నాకు పంపించండి నా అడ్రెస్స్ మీకు వాట్సాప్ చేశాను ఒకసారి చూడండి ఓకేనండి నేను ఫోన్పే చేసేస్తానండి మనీ అంతా థ్యాంక్ యూ అండి